హలో ఆ మేము మేము ఇట్లా ఆ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి ఆ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా అయితే మేము టూర్స్కి అని ప్లాన్ చేసుకుంటున్నాము అక్కడ మెయిన్ అట్రాక్షన్గా ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ ఏంటి కొంచెం చెప్తారా ఆంధ్రప్రదేశ్లో ఓకే ఆ ఓకే ఓకే

ఓకే మా విజయవాడలో వచ్చేసి అమ్మవారిది అంటే అన్ని టూ డేస్లో కవర్ అవతాయా కావుగావచ్చు అంటే అటు తిరుపతి దేవస్థానం దర్శనం ఇటు శ్రీకాకుళం దర్శనం అటు విజయవాడ దర్శనం ఇటు బొర్రా కేవ్స్ ఇవన్నీ త్రీ డేస్లో అయిపోతాయా ఆ హా డైలీ ఒకటి చూసేలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అన్నట్టు దర్శనం ఎట్లా అవుతుంది విజయవాడలో తొందరనే అవుతుందా తిరుపతిలో వచ్చేసి కొంచెం భక్తుల రద్దిని బట్టి అవుతాయన్నట్టుగా న్యూస్లో వస్తాయి ఆ దేవస్థానం గురించి యా ఓకే బొర్రా కేవ్స్ ఒకటి ఆ అరకు ఓకే ఒక వైజాగ్ ఒక్క రోజులో ఇవన్నీ ఒక్క రోజు టూ డేస్ వైజాగ్లో స్టే చేసి మార్నింగ్ ఒకటి ఈవెనింగ్ ఒకటి అట్లా వెళ్ళచ్చు ప్లేసెస్కి ఓకే అండి అంటే ఒక మినిమమ్ ఒక వన్ వీక్ ప్లాన్ చేసుకుంటే అయిపోద్ది ఓకే అండి థాంక్స్ ఆ అదే వెహికల్ తీసుకొని వస్తాము ఓకే అండి